నేను వివిధ రకాలుగా చాలా రకమైన ఆటలు ఆడతాను ముందుగా నేను ఎక్కువ అయితే క్రికెట్ ఆడతాను క్రికెట్ కబడ్డీ ఇంకా ఇంట్లో ఆడే గేమ్లు అంటే చెస్ క్యారమ్స్ అలాంటి గేమ్లు ఆడుతూనే ఉంటాను క్రికెట్ అయితే మెయిన్గా మేము మా దోస్త్ మా దోస్తులతో ఒక ఇరవై మంది ఉంటాము మేము పది పది పది పదిగా విడదీసుకుని మేము పది పది మంది ఆడుకుంటాము రెండు టీంలుగా

దుకాణంలోకి పోయి ఇంకా నీళ్ళు తెచ్చుకొని మళ్ళీ ఆట మళ్ళీ ఆట ఆడుకుంటము ఇంకా ఎప్పుడు క్రికెట్ అనిపిస్తే ఒక వారం మళ్ళీ ఏదో ఒక రోజు బో క్రికెట్ ఎప్పుడో ఒకసారి కాకుండా మళ్ళీ ఇంకా అప్పుడప్పుడు కబడ్డీ కూడా ఆడుకుంటాము కబడ్డీ ఆడేటప్పుడు కబడ్డీలో ఖచ్చితంగా టీంకి ఏడు మంది ఉండాలి పద్నాలుగు మంది మేము పద్నాలుగు మంది ఆడుకుంటాము కబడ్డీ ఆ ఆడినాక మేము కబడ్డీ ఎక్కువసేపు ఆడే సరికి మేము మళ్ళీ క్రికెట్ ఆడుకుంటాము

అలాగే ఆడుకునే వాళ్ళము ఎప్పుడూ ఇంకా క్రికెట్ అయితే మేము రోజు ఆడుకుంటాము క్రికెట్ ఇంకా కబడ్డీ ఇవి రోజు ఆడుకునే గేమ్లు అవి ఆడుకోవాలంటే మనకు క్రికెట్ ఆడాలి అంటే రెండు రెండు జట్లకు పదకొండు పదకొండు మంది ఉండాలి ఖచ్చితంగా ఇంకా కబడ్డీ అయితే ఏడు ఏడు మంది ఉండాలి ఇంకా

ఒంటెలు ఏనుగులు భట భటులు ఉంటరు క్రికెట్ చెస్ చెస్ ఆడేటప్పుడు మనము చాలా నియమాలను పాటించాలి దానిలో కొన్ని నియమాలు ఉంటాయి రాజు ఒక్కొక్క ఒక్కొక్కసారి మాత్రమే మూవ్ అవుతుంది కదలాలి ఏనుగు అంటే ఎన్నో ఒకటేసారి చక్కగా ఎంత దూరమని వెళతాడు ఇలా అన్ని నియమాలు ఉంటాయి దాన్లో అన్నీ పాటిస్తూ కరెక్ట్ సరి అయిన పద్ధతిలోనే ఆడాలి దాన్ని తప్పుగా ఆడకూడదు ఇంగా క్యారమ్స్ ఉంటాయి క్యారమ్స్ అయితే క్యారమ్స్